మేము కాలేజీ యూనిఫామ్సు స్కూల్ బ్యాగులు అన్నీ మేము కుడుతామండి స్కూల్ బ్యాగులే కాకుండా టైలు మాస్కులు పాయింట్లు షర్ట్సు పిల్లలు వేసుకునే యూనిఫామ్స్ అన్నీ రకాలైన యూనిఫామ్సు మేము మా దగ్గర కుట్టుతామండీ మాకొచ్చేనా కుట్టు పనీల్లో బాగా మంచిగా తొందరగా కుట్టగలిగేది నీట్గా కుట్టగలిగేది పిల్లలు వేసుకునే షెట్ అండి షెట్ కుట్టడమంటే మాకు చాలా బాగా ఇష్టమండి ఎందుకంటే అది కుడుతాంటే మాకు కొంచెం మంచిగా అనిపిస్తాదండి వాటిని అన్నీ టచ్ చేసుకోని హ్యాండ్స్ వేసుకోని జేబు వేసుకోని బటన్స్ వేసుకోని కాజాలు వేసుకోని అవన్నీ కుట్టడమంటే మాకు చాలా ఇష్టమండి ఓకే